ఆగస్టు ఫోర్టీన్ టు థౌజండ్ సెప్టెంబర్ ట్వంటీ నైన్ టు థౌజండ్ టు ఆగస్టు ఎయిటీన్ టు థౌజండ్ ట్వంటీ వన్ జులై ఫస్ట్ టు థౌజండ్ ఎయిట్ సెప్టెంబర్ టెన్ నైంటీన్ నైంటీ నైన్